ఇది ఇప్పటికీ జరుగుతున్న మార్పుల్లో అతి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు మనం షాపింగ్ చేసే విధానం గత కొన్ని సంవత్సరాల్లో భారీగా మారిపోతుంది ముఖ్యంగా సాంకేతిక టెక్నాలజీ పుణ్యంగా భవిష్యత్తులో ఈ మార్పులు ఇంకెంత వేగంగా జరుగుతాయో ఊహించలేము మీరు ఇచ్చిన హింట్ అగ్మేంటేడ్ రియాలిటీ స్క్రోల్ సెలెక్షన్ ఆన్లైన్ షాపింగ్ ఆధారంగా ఆగ్మేంట్డ్ రియాలిటీ ద్వారా మనం నిజమైన ప్రపంచాన్ని డిజిటల్ ప్రప ప్రపంచంతో కలిపి చూడగలుగుతాము ఇది ప్రత్యేకించి ఫ్యాషన్ ఫర్నీచర్ మరియు డెకరేషన్ షాపింగ్లో విప్లవాత్మకైన మార్పులు తీసుకొస్తుంది ఒకప్పుడు షాపింగ్ అంటే దుకాణానికి వెళ్ళి ఫిజికల్గా ఎంచుకోవడం ఇప్పుడు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ వేలాది ప్రోడక్షన్లను పర్యవేక్షిస్తూ ఏఐ సలహాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది వినియోగదారుడికి చరిత్ర అభిరుచి ఆధారంగా ఫిల్టర్ రికమండేషన్ సిస్టమ్స్ పనితీరు ఆమోఘంగా ఉంది ఇప్పటికే చాలామంది ఈ కామర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు భవిష్యత్తులో ఇది ఇంకా అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో మన షాపింగ్ అనుభవం ఎలా ఉంటుంది మిర్రర్ ముందు ఏఆర్ ద్వారా దుస్తులను ట్రై చేయడం స్క్రీన్పై స్క్రోల్ కాకుండా వాయిస్తో లేదా జెన్స్టర్ ఎంపికలు చేయడం కొనుగోలు చేసిన వస్తువులు డ్రోన్ ద్వారా ఇంటికి పంపించడం ఇదే విధంగా ఫ్యూచర్ స్టిక్గా అనిపించవచ్చు కానీ ఇది నిజంగా జరుగుతున్నది